భారతదేశంలో మనకి చాలా వరకు బైకింగ్ అనేది నడుస్తూ ఉన్నది సో ఈ బైకింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఛా కావాల్సిన చర్యలు చాలా ఉన్నాయి అందులో చూస్తే ఆ చర్యల్లో మనకి చాలా వరకు రోడ్లు మనేది మనకి కరెక్ట్గా ఉండాలి రోడ్లు అన్నీ సదుపాయాలు కరెక్ట్గా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగ జరగకుండా ఉంటుంది అదీ కాకుండా ఈ స్పీడింగు ఈ స్పీడ్గా వెళ్ళే బైకులకి తగ్గించేది లేతే నార్మల్గా ఈ కాస్ట్లీ స్పీడ్ బైక్స్ అనేది మ్యాగ్జిమమ్ చాలా వరకు బయటికి అంటే మనం ఒక ప్లో ప్లేస్లో మాత్రమే చుట్టూలు తిరిగేలాగా ప్లాన్ చెయ్యాలి ఇదీ కాకుండా రోడ్లు బాగుండాలి తర్వాత కొండల్లో ఇంత స్పీడ్ కంటే ఇంతుండగూడదని మనం చేయించుకోవాలి రాళ్ళు రెప్పలు పడకుండా కాపాడుకోవాలి ఇది కాకుండా మనకి వేరే రకాలుగా మనం బైకింగ్ అనేది చేయవచ్చు బైకింగ్లో మనకి రకరకాల బైకులు ఉన్నాయి సూపర్ బైక్లని నార్మల్ బైక్లని చాలా ఉన్నావి ఈ సూపర్ బైక్లు నార్మల్ బైక్లు ఏంటంటే నార్మల్ బైక్లు అయితే పర్లేదు మనకి ఎనభై నుంచి వంద వరకు వెళ్తుంది కానీ సూపర్ బైక్లు అయితే నూట యాభై నుంచి రెండు వందలకు వెళుతుంది అది చాలా ప్రమాదకరం వాళ అలాంటి బండ్లు అనేది నార్మల్గా వెళ్ళే రోడ్డులు అయితే ఆపేసి పెట్ పెట్టుకోవాలి ఎక్కువగా వెళ్తే మనకి చాలా వరకు ప్రమాదాలు ఏర్పడుతాయి సో అందుకనే అందరూ జాగ్రత్తగా ఉండాలి బైకింగ్ చేసే టైంలో మాత్రం సపరేట్గా ఒకప్ల ఒకా ఒక దారి తీసుకోని ఆ దారిలో మాత్రమే ఎవరినీ వెళ్ళకుండా ఆపాలి దాంట్లో మాత్రం బైకింగ్చే చేసాలి బైకింగ్ చేసేముందు రోడ్లు కరెక్ట్గా ఉన్నాయా కొంచెం ప్రాబ్లమ్ ఉంటే దానికి తగ్గట్ తగ్గట్టుగా మనకి సర్వీస్ పక్కన దొరుకుతుందా అన్నీ చెక్ చేసుకోవాలి ఆ తర్వాతనే అది మీ మీరు అమలు చెయ్యాలి